నమస్కారం గుడ్ మార్నింగ్ ఆ స్వాగతం అదే మాకు నెలకి సరిపడా కిరాణా సరుకులు కావాలి అదే నాకు నెలకి ఇంట్లోకి కావాల్సిన ప్రతిదీ మీరు నాకు ఇంటికి పంపించాలి చెల్లిస్తాం తప్పకుండా చెల్లిస్తాము అయితే నెలకు సరిపడా సరుకులు మీకు చెప్తాను మీరు రాసుకుంటారా రెండు కేజీలు పంచదార కేజీ కందిపప్పు కేజీ మినపగుళ్ళు తర్వాత నా సాల్ట్ ప్యాకెట్ ఒకటి ఏంటండీ పెసరపప్పు ఒక అర కేజీ ఇవ్వండి పెసలు కూడా ఇవ్వండి ఒక అర కేజీ సంతూర్ సబ్బులు ఇవ్వండి పెద్దవి ఇవ్వండీ హిమాలయ సబ్బులు కూడా ఇవ్వండి బేబీ సబ్బులు ఎక్సో రౌండ్ ఒకటి తెల్లది ఉప్మా రవ్వ ఒక కేజీ మాకు డౌ షాంపులు కావాలి అవి నాకు డబ్బా వద్దు డౌ షాంపులు రెండు మూడు దాంట్లో వేసేయండి తర్వాత వచ్చేసి పసుపు ఇవ్వండి పావు కేజీ ప్యాకెట్టు కోల్గేట్ సాల్ట్ ఒకటి ఇవ్వండి తర్వాత నా కొత్తవి టూత్ బ్రష్లు ఇవ్వండి ఒక ఐదు ఓరల్ బి ఉంటే ఇవ్వండి ఓరల్ బి ఉంటే ఇవ్వండి పెద్దవాళ్ళవే

ఓకే చాలా ధన్యవాదాలు మీకు ఆఫర్లు ఏమన్నా ఉన్నాయా

అవునా సర్లే ఈసారొచ్చినప్పుడు ఆఫర్లు చూస్తాను ఒక రైస్ బ్యాగ్ కూడా ఇవ్వండి మాకు పాతిక కేజీలది వెయ్యండి ఐదు లీటర్లు నూనె ప్యాక్ ఫ్రీడం నూనె ప్యాకెట్లు డబ్బా ఉంటుందా డబ్బా ఇచ్చేయండి అయితే అయిదు లీటర్ల డబ్బా

ప్రస్తుతానికి ఇవి చాలు నేను మీకు డబ్బులు ఇప్పుడు ఫోన్ పే చేసేయమంటారా లేకపోతే చేతికి డబ్బులు ఇవ్వమంటారా

అంటే ఇప్పుడు ఆన్లైన్లోనే ఉన్నాయి డబ్బులు అందుకు సరే అయితే మీరు నెంబర్స్ ఈ నెంబర్కే చేసేయమంటారా ఇప్పుడు డబ్బులు సరేనండి అయితే నేను సెండ్ చేస్తాను అంతా బిల్ అమౌంట్ నాకు చెప్తే నేను చేస్తాను మీకు సరేనా సరే అయితే ఐదు వేలు వేస్తాను చాలా ధన్యవాదాలు సార్ మీకు ధన్యవాదాలు తప్పకుండా వస్తాం ఓకే ధన్యవాద్ ధన్యవాద్